మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వం నుంచి ప్రాచీన సాంప్రదాయాలు సాంస్కృతిక ఆచారాలు అలవాట్ల ప్రకారంగా బుర్ర విలేజ్లో బుర్రకథలు జానపద గేయాలు హరిశ్చంద్ర నాటకాలు వివిధ రకాల పాటలు పాటలు పాటలు పోటీలో పాల్గొనడం మరియు నృత్య కార్యక్రమాలు కోలాటము మరియు తప్పిడుగుల్లు బిందెల డాన్స్లు కోలాటము భరతనాట్యము ఇలా చాలా రకాలు నాట్యాలు తొమ్మిది చిత్రకళలు ఆస్వాదిస్తూ ఉంటారు ఆస్వాదించడం ఈ వినాయక చతుర్లకు కానీ సంక్రాంతి పండుగలకు కానీ దసరా మహోత్సవ ఉత్సవాలకు కానీ నాటకాలు వేయడము దేవుడు నాటకాలు వేయడము బొమ్మలతో నాటకాలు వేయడము మరియు వీటికి ప్రజలు ఇష్టంగా ఇష్టంగా ఇష్టపడతారు అలాగే బొమ్మల్లో బుర్రకథలు కథలు హాస్యనటుడు చరిత్రకారుడు అలాగే రావణాసుని యుద్ధం చేయడము రాముని యుద్ధం చేయడము మరియు మహాభారత యుద్ధమును వేసి నాటక వేదికల మీద స్టేజీల మీద వేసి వాటిలో చేసిన పాత్రల గురించి వివరించడము మళ్ళీ వాళ్ళ ఆంజనేయ స్వామి భరతుడి యుద్ధము రాముని యుద్ధము రాముని యుద్ధము ఇలా రకరకాల పాత్రలు వేసి జనాలు ఆశించడము మరియు హరిశ్చంద్ర నాటకము హాస్యం మాత్రం మరి హరిశ్చంద్ర నాటకం మాత్రం కాటికి సీను కాటి సీన్ ఇలాంటి పాత్రలకు ప్రజలు అలవాటు పడతారు మరియు వివిధ డ్రమ్స్ డప్పులు మరియు డప్పులు వాయించడం మరియు తీన్మార్ డప్పులు తప్పిడగుండ్ డప్పులు ఈ తప్పిడగుండు పాటలకు దేవుడి పాటలు పాడి చాలా సాంస్కృతిక గ్రామాలు గ్రామాలకు ప్రజలు అలవాటు పడతారు